రబ్బాని గారు మీ గురించి చెప్పండి నా పేరు మహమ్మద్ గ్లామరబ్బాని మా నాన్న పేరు మహమ్మద్ అమిద్యాన్ మాది మధ్యతరగతి కుటుంబం చిన్నప్పటినుంచి బాధల్లోనే పెరిగాను ఊహ తెలిసినప్పటి నుంచి బాధలో ఉన్నాను మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగి అయినా కాని జీతం కూడా తక్కువ వచ్చేది ఇప్పుడు కుటుంబాన్ని జరుపుతూ ఆ తర్వాత మా ఇద్దరు పిల్లలని బాగా చదివించారు బాగా చదువుకున్నాము ఇపుడు నాలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏది భాషయినా సరే ఏ వస్తువయినా సరే నాకు బాగా ఇంట్రస్ట్గా ఉంటే దాంట్లో పూర్తిగా ప్రావీణ్యం సాధించే వరకు నేను ఒప్పుకో ఆగేది లేదు దానికోసం శ్రమిస్తూనే ఉంటాను ఇప్పుడు ఆవిధంగా నేను చదువులో చిన్నప్పటినుంచి బాగా ఎదుగుదల ఉండేది ఆ తరువాత నాకు మతపరంగా ఎక్కువ ఆలోచన ఆసక్తి ఉండేది దాంట్లో ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎలా వస్తుంది ఏంటని చెప్పి బాగా ఆలోచించి దాంట్లో ఫాలో అయ్యేవాడిని మా నాన్నకు ఈ జీతం తక్కువవడం వల్ల చాలా ఇబ్బంది ఉంది మాకు సొంత ఇల్లు కూడా లేదు బావ ఇంట్లో ఉండే వాళ్ళం ఆ తర్వాత చదువు బాగా చదువుకుంటున్నప్పుడు మా పెద్దక్క మ్యారేజ్ గురించి ఆలోచిస్తూ మా నాన్న పడే కష్టాలు మా కుటుంబంలో జరిగే మార్పులు గమనిస్తూ వచ్చాను దానివల్ల నాకు చదువు మీద కొద్దిగ ఆసక్తి తగ్గి ఈ మన జీవితం మీద కుటుంబం మీద ఆలోచనలు పెరిగిపోయినాయి దానివల్ల మనసు అటు ఇదయిపోయింది దాని తర్వాత ఏమైందంటే ఆవిధంగా జరుగుతున్నా సందర్భంలో చిన్నగా నాకు ఉత్తరప్రదేశ్ వెళ్ళాలని ఆలోచన ఉండేది కానీ అక్కడ వెళ్ళడానికి కూడాను మా ఇంట్లో వాళ్ళు దానీ వా ఒప్పుకోలేదు దాని మా మా దాని ఆపేసుకొని ఆలోచన విరమించుకొని నేను చదువు మీద ధ్యాస పెట్టి చదువుకుంటున్నాను ఆ తర్వాత చిన్నగ మా అక్క మా పెద్దక్క మ్యారేజయిన తర్వాత అంతలో కూడాను మాకు సొంత ఇల్లు లేదు ఆ సొంత ఇల్లు లేకపోయినా అప్పుడు దానిమీద ఆలోచిస్తూ మా ఇంటికి ఓ బంధువు వచ్చేవారు మా పిన్ని తరుపువాళ్ళు ఆయన జనాలిని దుబాయ్ పంపడం అక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడ ఉద్యోగాలు చూడడం అక్కడ ఉద్యోగాల్లో చేరిపీయడం చేసేవాడు అదే నేను సౌదీ అరేబియా వెళ్ళాలిసివచ్చింది కాంటాక్ట్ పరంగా మూడు సంవత్సరాల నాలుగు నెలలక్కడ ఉన్నాను ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలలు బాగానే గడిచింది నిందెక్కపోయినప్పటినుంచి జీతం తక్కువ అనేదానిమీదే కాని ఆధారపడి ఆలోచిస్తున్నాను అయినా కాని తప్పదన్నట్టుగా అక్కడ మూడు సంవత్సరాల నాలుగు నెలలు ఉన్నాను ఈ మధ్యలో ఇంట్రస్ట్ ఏ ఏమయిందంటే అక్కడ మాకు పవిత్ర స్థలాలైన మక్కా మదీనా అక్కడ మాకు దగ్గరగా ఉండేది అదే మనం ఇక్కడ ఇండియా నుంచి పోవాలంటే లక్షల్లో కట్టాల్సి వచ్చేది కానీ ఆ టైంలో అక్కడి నుంచి దగ్గరగా ఉండపుడు తక్కువ ఖర్చులో రెండు మూడు సార్లు మక్కా మదీనా దర్శనం చేసుకున్నాను తర్వాత అక్కడ పని బట్టి ఇంకా జీతం పెరిగేది లేదు ఏమి లేదు వేరే విధంగా మళ్ళీ రావచ్చని ఆలోచనలో ఇంకా ఇండియా బయలుదేరాలనుకున్నాను అక్కడ నాతో ఉండే వాళ్ళు కూడాను బాగా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు సొంత మనిషిలాగ చూసుకునేవాళ్ళు బాగా ఏదైనా బాధ ఉన్నాగాని ఒకరినొకరు పంచుకునే బాగుండే వాళ్ళం సంతోషం ఉండేవాళ్ళం ఆ తరవాత ఇంకా నేను ఇక్కడ ఉండలేను నేను వెళ్ళిపోతానని చెప్పేసి నేను ఇండియాకి వచ్చేసాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చినప్పటినుంచి ఇంకేంటంటే చిన్న ఒక ఇల్లు కొన్నాము ఇండ్లు కూడాను అంత సౌకర్యం ఉండేది అయినా కానీ దాంట్లో ఉండే వాళ్ళము ఆ తర్వాత మా అక్కల పెళ్ళిళ్ళు గానీండి ఇంకా మా తమ్ముడు పెళ్ళి కాని వ జరిగేది ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మా అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారు ఇంకా ఆ బాధల్లోనే ఇంకా ఎటువంటి ఆలోచన లేకుండా ఏం గటి మార్గం ఏంది ఆలోచించకుండా ఇలాగ ఉండేవాణ్ణి తర్వాత ఇంకోటి ఏందంటే ఇప్పుడు చిన్నగా ఈ మధ్యలోనే ఈ ఎలక్ట్రికల్ షాపులు కూడాను దాని ఐటీ చేశాను ఆ తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవింగ్లోన ఉన్నాను ఈ విధంగా అన్ని విధాలుగా డబ్బు కూడా చాలా ఖర్చు చేశాను అయినా ఉపయోగం లేకుండా పోయింది దానికి తోడు ఏందంటే ఇపుడు ప్రస్తుతం ఏందంటే మసీదులో కూడాను జాబు చూసుకున్నాను జాబులో కూడా ఏందంటే ఒక పది సంవత్సరాలు బాగుండేది తర్వాత ఏమయిందంటే ఇంకా అక్కడ కూడా ఈ మందులు మొదలయ్యి దాన్ని కూడా ఆపేయాల్సి వచ్చింది ఇంకా మా అక్క పరంగా ఏందంటే మా పెద్దక్క వా ఆయన భర్త అంటే ఆయన స్కూల్ హెడ్ మాస్టరు ఆయన కూడా బాగానే పిల్లలు వాళ్ళు కూడా బాగున్నారు వాళ్ళు కూడాను వాళ్ళ పిల్లలు పెద్ద పాప ఏమో ఏ మన కంప్యూటరు సైన్స్ జాబులో అమ్మాయి జాయిన్ అయింది ఇంకా వాళ్ళ పిల్లలు వీళ్ళంతా అంతా బాగున్నారు ఆ తర్వాత ఇంకా వాళ్ళు కూడా మా ఇంటికి రావడం పోవడం బాగా ఉంది ఇంకా అందరూ మనం మా కుటుంబంలో అందరం మేమంతా చాంగా బాగుంటాము ఆ తర్వాత మ్యారేజయినప్పటి నుంచి కూడాను మ్యారేజ్లో కూడాను అందరం బాగా సెటిలై ఉన్నాము బాగా ఇబ్బంది ఏం లేదు అందరి మా ఐదుగురు పిల్లలు కూడాను మన అయిదుగురు పిల్లలు మనం ఐదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉన్నాగాని అందరూ ప్రేమగానే ఉంటాము ఎవరి ఇబ్బందులు లేవు ఇప్పుడు మాకు సొంత ఇల్లు మేము పా అంటే ఫారెన్ పోయొచ్చిన తర్వాత ఇచ్చేసుకున్న కదా ఆ ఇల్లు సొంతంగా ఉంది ఇప్పుడు మా తమ్ముడు కూడా సొంత ఇల్లు ఉంది ఇంక మా అక్కగాని మా చెల్లెలు వీళ్ళంతాగాని బాగా సెటిలై ఉన్నారు ఎవరు వా కుటుంబపరంగా వాళ్ళు బాగానే ఉన్నారు ఇంకా ఆవిధంగా మా బంధువర్గం కానీ అందరు నన్ను బాగా మెచ్చుకుంటారు అందరు బా గౌరవించడం కానీ బాగా ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రశ్న ఏందంటే ఇపుడు మా పాప ఉంది మా పాపను కూడా బాగా చదివిచ్చుకొని మా ఆలోచన అది కూడా ఏందంటే ఇప్పుడు ఉన్న వాతావరణ పరంగా మనకొచ్చే ఆదాయం పరంగా ఏందంటే కొన్ని ఇబ్బందులే ప్రబుంధపరంగా కొంత కొంచం డబ్బు ఆధారం ఉంది కాబట్టి మా పాపాను కూడా చదివిచ్చుకోగలుగుతున్నాను నెక్స్ట్ ఏందంటే ఇప్పుడు ఆ పాపకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి ఏమున్నాయో తెలుసుకొని అది ఆ ప్రభావం దాని ఆమ ఆ అమ్మాయిపరంగా మనం ఆ అమ్మాయిని ఆసక్తి మీద ఆ అమ్మాయికింటరస్టు ఇంటరస్ట్ మీద మనం ఆధారపడి అమ్మాయికి ఏం చదివించుకోవాలో ఏం చేయాలనుకుంటున్నామో ఇంకా ఫ్యూచరనేది ఇంకా దైవ అనుగ్రహం అని చెప్పి ఆలోచిస్తున్నాను ఇంకా ఏందంటే ఇప్పుడు ఏ విషయంలోనా సరే ఎలా ఉంటుందో అలా చేసుకోవాలని ప్రస్తుతానికి మా నాన్న కూడా ఆరోగ్యం బాగాలేక నడలేకున్నారు ఆయన మంచి పనులు చూసుకోవడంలో కానీ మొత్తం ఇదుంది ఆయన హెల్త్ పరంగా కూడాను ఆయన గురించి జాగ్రత్త చేసుకుంటూ ఆయనతోనే ఉంటూ ఆయన్ని జాగ్రత్త చేసుకు ఆరోగ్యం జాగ్రత్త చేసుకుంటున్నాము ఇంకా ఏందంటే ఇప్పుడు మనకు నాకు ఎక్కువ ఆశ ఏంటంటే విహారయాత్రలు ఎప్పుడయినా ఇపుడనుకుంటే మనం సంవత్సరానికి ఒకసారి కానీ ఆర్నెలకొకసారి కానీ దర్గాల కానీ వేరే ప్రాంతాలకు వెళ్తున్నాము ఇపుడు ఎక్కువగా ఏందంటే సంవత్సరంలో రెండు సార్లు నేను హైదరాబాదు మన మతపెద్దల వాళ్ళ ఈ గంధమాసానికి వెళ్తుంటాను అది ఒకటేంటంటే ఈ ఖాదర్ నెలలో రెండోది బక్రీద్ నెలలో పండగలు తర్వాత నేను అక్కడ వెళ్తుంటాను ఇప్పుడు ఇంకోటేంటంటే మ ప్రతీ ఏటా మనకు ఈ కావలి పట్టణంలో ఈ నాగూర్ మీరా స్వాములవారి గంధమోసం దర్శనం ఉంది గంధమోసం మొదటిలో ఈ అంటే నిషాని జెర్రీ ఊరేగింపు జరుగుతుంది దాంట్లో ఉన్న పాల్గొనడానికి వెళ్తుంటాను ఆ తర్వాత ఇప్పుడు ఆయన గంధమోసం మళ్ళీ తొమ్మిది రోజులు జరుగుతుంది ఆ గంధమోసంలో అక్కడ పూజలు కానీ దాటుకొని చేయడానికి దాంట్లో వెళ్తూ ఉంటాను ఇంకా మొహరం నెలలో కూడాను ఈ మన పీర్ల పండగ జరుగుతుందిఆ పీర్ల పండగ కార్యక్రమములో ఎక్కువ పాల్గొంటాను ఈ మతపరమయిన ఎటువంటి కార్యక్రమమునయినా సరే నేను ఆశగా పాల్గొంటాను దాంట్లో ఉండటం నాకు చాలా ఇంట్రస్ట్గా ఉంటుంది చాలా ఆనందంగా కూడా ఉంటుంది ఇక్కడ దానికితోడు ఏందంటే నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళని కూడాను నన్ను దాంట్లో పాల్గొనమని అందరు పిలుస్తుంటారు వెళుతుంటాను దానికి తోడు ఇంకోటి ఏందంటే ఎప్పుడు ఎక్కడ చూసినా సరే మనకు ఇబ్బంది లేకుండా ఉంటాయి ఇంకా ఆదాయ పరంగా గాకానీ ని వాతావరణ పరంగా కానీ కొద్దిగా ఇబ్బంది అయినా కానీ దాన్ని ఎదుర్కుంటుంటూ స ముందుకు సాగుతుంటాను ఇప్పుడు దాని తర్వాత ఏందంటే ఇప్పుడు చదువుల విషయంలో అయినా సరే వెనుకాడేది లేదు ఎవరినయినా నా ఆలోచనాలేంటంటే ఎవరినయినా ఇబ్బంది పెట్టి వాళ్ళను ఇబ్బందులనించి వాళ్ళ ఇబ్బందులను తొలగించటానికి కో ప్రయత్నిస్తుంటాను ఇప్పుడు నా ఆలోచన కూడా ఏందంటే మనం ఒక స్థాయికి చేరి నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని వాళ్ళు చేయుత అందించి వారిని ఆదుకోవాలని నా నా ఆలోచన ఇంకా దైవానుగ్రహం వల్ల ఎలా జరుగుతుందో దాని గురించి ప్రయత్నిస్తాను ఇప్పుడు ఆర్థికపరంగా దియపరంగా ఏది ఏదయినా సరే కొద్దిగా ఏదోలా ఉంటే నా కంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళని ఆదుకోవాలని ఆలోచన ఉంది ఇప్పుడు దాని పరంగూడాను ప్రయత్నిస్తుంటాను రోజు ఏటి మన పూజాకార్యక్రమ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఇప్పుడు ఏదయినా ఫంక్షన్లు కానీ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దాంట్లో పాల్గొనడం కానీ ఇంకా గంధం వస్త్రాలు కానివ్వండి కొండి ఏదయినా పెళ్ళిళ్ళు పే అటువంటివి ఏదయినా దైవపరమయినటువంటి కార్యక్రమాల్లో కూడాను పాల్గొంటూ దానికి కూడా నాకొక ఆశగా ఉంటుంది ఎక్కువగా టైముందంటే ఎవరితోనూను వృధాగా మాట్లాడేది లేదు వారిద్వారా వేస్ట్గా వేల్లేసి తగాదాల్లో పాల్గొంది ఉండదు నా పరంగా నా ఊ వృత్తి పరంగా కానివ్వండి నా పని పరంగానే నేను ఆలోచించుకుంటూ చేసుకుంటాను ఎవరినయినా బా ఎవరి మనసును కష్టపెట్టేది ఉండదు ఇపుడు నా నేను సొంతంగా కష్టపడ్డా గాకానీ ని నా మనసు బాధకలిగిచ్చినా కానీ తట్టుకోగలనని ఎవరిమనసును కష్టపెట్టే ఉద్దేశం ఉండదు ఆ ఆలోచన ఉండదు దేంట్లోనయినా సరే ఫార్వాడ్గా ఉండేసి త నాకంటూ గుర్తింపు ఉందని ఆలోచిస్తాను అంతే కాని ఒకరిని కించపరిచే మాటను మాటాడ్డం కాని ఒకరి మనసును బాధ కలిగించడం కాని నేను చేయను అది మా బంధువులం కానీండి మా పా చా అక్కాచెల్లెల్లు కాని తమ్ముళ్ళు కానివ్వండి ఎవరినయినా సరే వాళ్ళు తక్కువ చూసేది లేదు వారిని బా మనసు బాధపెట్టేది లేదు అందరు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలనుకుంటాను ఆ తర్వాత ఏ విషయమయిన సరే దాన్ని ముందు ఆవి మాకు పనిచేయాలనుకుని దాన్ని ముందు ఆలోచించి దీనివల్ల ఉపయోగాలేంది ఇంకా నష్టాలు ఎలా జరుగుతాయి ఏమయినా ఎవరినయినా బాధలు కలుగుతాయని అని ఆలోచించి నేను ప్రతిదానికి ముందడుగు ఆలోచిచ్చి చేస్తుంటాను ఇం దేంట్లోనయినా సరే ఒక ఒక కార్యక్రమం ముందుకెళ్ళాలనుకుంటే ముందు ఆలోచించి అడుగేస్తాను దీంతో ఏంటంటే ఎవరు బాధపడిన కాని అది నేను పట్టించుకోను ఎవరు ఏమన్నా కాని చుట్టుపక్కల వాళ్ళను నేను ఎవరిని ఏం పట్టించుకోను నా ఆలోచనలు మీద నేను కొనసాగుతుంటాను ఇప్పుడు ఒడిదుడుకులనేది మ మానవవాళికి సహజం కాబట్టి దాంట్లో అన్నీ తట్టుకుని నిలబడాలని ఆలోచిస్తున్నాను ఎవరినీ గుడ్డిగా నమ్మేది లేదు మన ఆలోచన ప్రకారం నా పనులు చేసుకుంటూ పోతుంటాను ఇపుడు ఇంతకు ముందు ఇంకా ఎవరినయినా సరే ఏమయినా ఏం చేసినా కాని వాటిని నే పట్టిచ్చుకోను కూడా నా ఆలోచనలు నాకు తగ్గట్టు నేను చేస్తుంటాను ఏ కార్యక్రమం చూసినా కాని దాన్ని పూర్తిచేసేవరకు నేను వెనకడుగేసేది లేదు ఇప్పుడు నేను ప్రతినిత్యం ఏంటంటే ఒక అడుగు ముందు ఉండాలనే ఆలోచిస్తూ ఉంటాను